మీ పల్లె సమూహంలో ఎలాంటి నృత్యాలు ప్రసిద్ధం ప్రజలు నృత్యం చేసే సందర్భాలు ఏవి మా పల్లె సమూహంలో ఎక్కువగా గిరిజన నృత్యాలు ప్రసిద్ధం ప్రజలు నృత్యం ఏవైనా ముఖ్యమైన పండగలు లేదా శుభకార్యాల సందర్భంలో నృత్యాలు చేస్తూ ఉంటారు గిరిజన నృత్యం ఆదివాసుల అనుభవం ద్వారా ఉద్భవించింది స్త్రీ పురుషులు నృత్యంలో పాల్గొంటారు వారి మధ్య ఎలాంటి తేడాలు ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి కొందరు పురుషులు డప్పు కొడతారు మరి కొందరు కర్రలు పట్టుకుని నృత్యం చేస్తారు డప్పుకు అనుగుణంగా కొంతమంది నృత్యంలో పాల్గొంటారు నృత్యంలో కొన్నిసార్లు కష్టసుఖాల గురించి కూడా పాడుకుంటూ నృత్యం చేస్తూ ఉంటారు ఈ గిరిజన ప్రజలు